మన భారత దేశంలో వివిధ ప్రాంతాల మధ్య సంస్కృతులైతే ఎక్కువ ఉంటాయి బట్ అందరు మాట్లాడే భాష వచ్చేసి కామను గా మాట్లాడే భాష వచ్చేసి తెలుగు భాష అనేది మనము చెప్పుకుంటాము ఎందుకంటే ఇక్కడ మన భారత దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన తెలుగు రానివాళ్ళు అని ఆ ప్రదేశంలో ఉంటారు అని ప్రదేశం అట్లనేది ఏమిలేదు ఎందుకంటే భారత దేశంలో మనం ఎక్కడ చూసుకున్నా ఖచ్చితంగా అక్కడవారికైతే తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఎందుకంటే మన భారత దేశం యొక్క మాతృ భాష కాబట్టి మనమైతే ఖచ్చితంగా ఆ తెలుగు భాష గురించి నేర్చుకోవడం కాని విని నేర్చోకోవడం గాని వాళ్ళ పక్కవాళ్ళు మాట్లాడుతూ నేర్చుకోవడం కాని అట్లాంటివి అయితే చాలా జరుగుతుంటాయయి సో అందుకని మనమైతే చెప్పుకున్నట్లైతే తెలుగు భాషా అనేది మన భారత దేశంలో ఎక్కడ ఏ స్థానిక ఏ ప్రదేశంకి పోయిన గాని అక్కడనైతే తెలుగు వచ్చినవారైతే ఖచ్చితంగా ఉంటారు సో అలగా వాలతోనైతే మాట్లాడే కన్వర్జేషన్ కి యూజ్ అయితు ఉంటుంది తెలుగు భాష అనేది మనమైతే చాలామంది కూడ తెలుగు మాట్లాడుతుంటారు మన ప్రదేశంలో మనం ఉండే చుట్టుప్రక్కల కాని

తెలుగులో మాట్లాడితే వాళ్ళుకూడ తెలుగులోనే జవాబు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కూడ ఖచ్చితంగా తెలుగైతే వచ్చి ఉంటుంది ఎందుకంటే భారత దేశంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్టు గా రాపోయిన మీద మీద మాట్లాడుకుంటూనైతే తెలుగుగైతే ఉంటారు ఎందుకంటే మనకు మన మన దేశం మీద ఉన్న భక్తితోనైతే వాళ్ళైతే తెలుగైతే నేర్చుకుంటారు పక్కా వేరే దేశం వారునుంచి వచ్చి కూడా ఇక్కడ బ్రతికేటోళ్లు ఉన్నా కాని వాళ్లు కూడ ఖచ్చితంగా తెలుగైతే నేర్చుకుంటారు ఎందుకంటే ఇక్కడ బ్రతుకుతున్నాము అక్కడ భాషా భాషను మనం తెలుసుకోవాలి అందులో మాట్లాడాలి అట్లను ఉంటుంది ఎందుకంటే మనకు మనకు తెలుగు మాట్లాడకపోతే తెలుగుతోని చాలా ఇబ్బంది కూడ ఉంటాయి ఎందుకంటే ఒకరి భాష ఒకరికి అర్దం కాకపోయినా చాలా ఇబ్బందులు ఉంటాయి సో అందువలన మన భారత దేశంలో ఎక్కడ చూసిన ఖచ్చితంగా ఏదొక మూలన అయిన ఏదొక మూల అంటే తెలుగు మాట్లాడడం అస్సలు ఉండకుండానైతే ఉంటుంది సో మన దా భారతదేశంలో ప్రతీ ప్రాంతాల్లో కూడ ఖచ్చితంగా తెలుగు భాష మాట్లాడేవాళ్లైతే ఉంటారు